నేనైతే ఆన్లైన్లో చూడంగా చూడంగా అయితే నాకైతే ఒక ప్రోడక్ట్ అయితే నచ్చింది ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఒక సోఫా సెట్టు అండ్ మా ఇంట్లో చూసుకున్నట్టయితే ఒక సోఫా సెట్టు కూడా లేదు కొనాలి అని నేనైతే బాగా ఆలోచించుకున్నా అండ్ ఆ కొందాం అని అయితే ఇట్లా ఆన్లైన్ షాపింగ్ అయితే ఓపెన్ చేసినా ఓపెన్ చేసి చూస్తానే నాకు అయితే మంచి క్వాలిటీ బ్రాండ్ న్యూ ఒక సోఫా సెట్టు ఫర్నీచర్ అయితే మంచిగానే కనిపించింది అప్పుడే అనుకున్నా మైండ్లో ఫిక్స్ అయిపోయినా సోఫా సెట్టు అయితే తీసుకోవాలి అని అయితే అనుకున్నా చూసేసరికి డిటైల్స్ చూసేసరికి మంచి బ్రాండెడ్ గాని అయితే ఉన్నది సోఫా సెట్టు ఆ సోఫా సెట్టు బ్రాండెడ్గా ఉన్నదని నచ్చింది నాకు తీసుకుందామని చూసినా అండ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అయితే దొరికింది నాకు చాలా బాగా అనిపించింది అండ్ ప్రోడక్ట్ వచ్చేసి క్వాలిటీ విషయంలోనైతే చాలా బాగా క్వాలిటీ అయితే ఉన్నది అండ్ కలర్ వచ్చేసి కూడా మనకి ఇంట్లోకి మంచి దగ్గట్టు కలర్ ఉండాలని లైట్ బ్రౌన్ కలర్ అయితే ఆర్డర్ చేసినాను అండ్ లైట్ బ్రౌన్ కలర్ది సోఫా సెట్టు అయితే ఆర్డర్ చేసినా అండ్ ఇంటికైతే వచ్చేసింది అండ్ వచ్చినాకా దానికి ప్రోడెక్ట్ విషయానికి వస్తేనైతే ప్రోడక్ట్కి అయితే రేటింగ్ ఔట్ ఆఫ్ టెన్ టెన్ అయితే ఇయ్యవచ్చు అండ్ ప్యాకింగ్ ప్రకారంగా అచ్చేసి అండ్ అది ప్యాకింగు ఏం డ్యామేజ్ లేకుండానైతే వచ్చింది ప్యాకింగ్ కూడా చాలా బ్రాండెడ్ కరెక్ట్ పర్ఫెక్ట్గానైతే ప్యాకే ప్యాకెజ్ చేసి అయితే ఇంటికి అయితే పార్సెల్ అయితే తీసుకొచ్చి అయితే దించి పోయిర్రు అండ్ వచ్చిన ప్రోడక్ట్ కూడా మనం ఆర్డర్ చేసిన కలరే వచ్చింది బ్రౌన్ కలర్ అండ్ సేమ్ ప్రోడక్ట్ వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఫీల్ అయినా అండ్ తక్కువ కాస్ట్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లోనైతే నాకు అయితే దొరికింది ప్రోడక్ట్ అమ్మకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ మనం అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మంచి బ్రాండెడ్ క్వాలిటీతోని మనకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆర్డర్ చేసుకున్న వస్తువు ఫర్నీచర్ అయితేనే మనకు వచ్చింది కాబట్టి ఇంక చాలా హ్యాపీ అయితే ఉన్నది అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మనం అయితే ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మంచిగా ప్రోడక్ట్ ప్రోడక్ట్ అయితే మనకైతే పర్ఫెక్ట్గా ఉన్నది అండ్ ఏమి డ్యామేజెస్ లేకుండానైతే మనకైతే ఇంటిదాకానైతే తీసుకొచ్చియితే మంచిగానైతే పెట్టిర్రు వాళ్ళయితే అండ్ మంచి ప్యాకింగ్కు వచ్చి ప్యాకింగ్ విషయంకు వచ్చేసి చాలా పర్ఫెక్ట్గానైతే ఉన్నది ప్యాకింగు కొంచెం డ్యామే కొంచెం క్రాక్స్ కొంచెం అయిందీ ఇలాంటి క్రాక్స్ లేకుంటానైతే వచ్చేసింది ప్రోడక్టు సో అందుకు అందుకని నాకైతే ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది సో ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకోవడంలో అస్సలు తప్పయితే లేదు